నమస్తే మేడం ఏం కావాలో చెప్పండి మేడం తప్పకుండా మేడం మా షాపులో అన్ని దొరుకుతాయి మీకేమేం కావాలో అన్నీ చూసుకొని మీకేం కావాలో అన్నీ చెప్తే మీకు అన్నీ సిద్ధం చేసి ఇస్తాము తప్పకుండా మేడం మేము డెలివరీ కూడా చేస్తాము కాకపోతే కొంచెం డెలివరీ అయితే సరుకంతా డెలివరీ చేయడానికి కొంచెం సమయం పడుతుంది మీకు పర్వాలేదా మీకు ఎప్పుడుకల్లా సరుకు కావాలి మేడం మీకు సాయంత్రం కల్లా పంపించమంటున్నారు మేము ప్రయత్నం చేస్తాం మేడం సో ఇంకేం కావాలో చెప్తారా మేడం కొంచెం చెప్పండి మేడం రెండు కేజీల మినప్పప్పు చెప్పండి మేడం మేడం ఒక కేజీ కందిపప్పు మేడం మినప్పప్పు కందిపప్పు మొదటి రకం వేయమంటారా రెండవ రకం వేయమంటారా మా దగ్గర అన్నీ అయితే చాలా బాగుంటుంది మేడం కాకపోతే ఏంటంటే కొంతమంది రెండవ రకం ఇష్టపడుతూ ఉంటారు అందువల్ల మిమ్మల్ని అడగవలసి వస్తుంది అంటే పెళ్లిళ్లకి పుట్టినరోజులకి వాటికి రెండవ రకమే పట్టుకెళ్తారు మేడం అంత ఎక్కువ మందికి కదా ఓ తప్పకుండా మేడం మొదటి రకం మేము వేస్తాము మినపప్పు కేజీ ఇంకేంటి మేడం కందిపప్పు కేజీ చెప్పండి ఉప్మా రవ్వ తెల్ల ఉప్మా రవ్వ మేడం ఎర్ర ఉప్మా రవ్వ మేడం ఎన్ని కేజీలు కావాలి మేడం అలాగే మేడం ఎర్ర ఉప్మా రవ్వ కేజీ తెల్ల ఉప్మా రవ్వ కేజీ ఇంకా మేడం సోప్స్ అండి సబ్బులు ఐదు బట్టల సబ్బులు ఏం సబ్బులు కావాలి మేడం సర్ఫ్ ఎక్సెల్ బట్టలు సబ్బులు ఐదు చెప్పండి మేడం నూనె గ నూనె వద్దు మేడం నూనె కానీ ఇంకా చేతులు కడుక్కునేటువంటి వాషులు కానీ ఏం వద్దా మేడం సరే మేడం తప్పకుండా మేడం మీరు మా షాపుకు విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం ఇంకోకసారి మీరు విచ్చేయాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు మేడం